ఇప్పుడు మన హిందువుల్లో మతాలన్నీ వేరు వేరుగా ఉంటాయి ఎవరు మతంలో వాళ్ళు ఎవరి సాంప్రదాయల్లో వాళ్ళు వాళ్ళు ప్రియమైన జ్ఞాపకార్థాలు పెద్ద జ్ఞాపకార్థాలు అన్నీ జరుపుకుంటారు ప్రి వాళ్ళ మతాన్ని వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవిస్తారు ఇతరుల మతాలను కూడా అగౌరపరచడం ఇవేమీ ఉండదు అందరూ కలిసిమెలిసి బాగా ఉండాలి